మేం నిన్న బిర్యానీ ఆర్డర్ పెట్టాము కదండీ ఆ బిర్యానీ మొత్తం పాడైపోయింది అలా పాడైపోయిన బిర్యానీ తీసుకొచ్చి ఇస్తే మీ రెస్టారెంట్కే చెడ్డ పేరు వస్తుంది అలా పాడైన ఫుడ్ ఇస్తారా అండి బాలేనప్పుడు బిర్యానీ అయిపోయింది అని చెప్పాలి లేదా అని చెప్పాలి అలా పాడైన ఫుడ్ని డెలివరీ చేస్తే అసలు ఎలా ఉంటది ఎలా తింటారు డబ్బులు ఏమన్నా ఫ్రీగా వస్తున్నాయా ఆర్డర్ పెట్టినప్పుడు ఉంటే ఉందని చెప్పాలి లేదంటే లేదని పాడైనదిస్తే ఎలా ఉంటుంది అది కరెక్ట్ కాదు కదా మా డబ్బులు మాకు ఇవ్వండి వాపస్ ఇవ్వాలి లేదంటే రెస్టారెంట్కి ఇలా చేసి జరుగుతుందని నేను మొత్తం బయట ప్ర ప్రచారం చేస్తాను ఆ రెస్టారెంట్ రెస్టారెంట్ మూసుకోవాల్సి వస్తుంది మీ ఇష్టం అండి బిర్యానీ మొత్తం పాడైపోయింది అది నిన్న చేసిందా ఈరోజు చేసిందా అలా పాడైపోయిన ఫుడ్ డెలివరీ చేస్తారా మీరు ఇది మీకు ఏమైనా కరెక్ట్గానే ఉందా